భారతదేశం ఒక సుసంపన్నమైన కళా సంప్రదాయాన్ని కలిగి ఉంది ఇది వేలాది సంవత్సరాల వెనుకకు వెళుతుంది ఈ సంప్రదాయంలో అనేక రకాల కళా శైలులు ఉన్నాయి వాటిలో కొన్ని కనుగరు కనుమరుగవుతున్న ప్రమాదంలో ఉన్నాయి కనుమరుగవుతున్న కొన్ని భారతీయ కళా శైలులలో చాలా వరకు తంపూరా తంపూరా అనేది ఒక చిత్రకళా శైలి ఇది మిశ్రమ వర్ణద్రవ్యాలను ఉపయోగించి చిత్రించబడుతుంది ఇది భారతదేశంలోని రాజస్థానుకు చెందినది మరియు పదిహేడవ శతాబ్దంలో ప్రారంభమైంది తంపూర చిత్రాలు వాటి రంగు రంగుల వ్యక్తీకరణాత్మక రూపాలకు ప్రసిద్ధి చెందాయి మహిలీ సూత్ర మహిలీ సూత్ర అనేది ఒక తయారీ పద్ధతి ఇది సిల్క్ కాటన్ లేదా ఉన్ని వస్త్రాలపై రంగురంగుల సాలువాలను ఉపయోగించి చిత్రించబడుతుంది ఇది భారతదేశంలోని బీహారుకు చెందినది మరియు పద్నాలుగో శతాబ్దంలో ఇది ప్రారంభం అయ్యింది మహిలీ సూత్ర సూత్ర వస్త్రాలు వాటి అందమైన డిజైన్లు మరియు సూక్ష్మతకు ప్రసిద్ధి చెందాయి కోలం కోలం అనేది ఒక భారతీయ చిత్రలేఖనా శైలి ఇది రంగురంగుల పిండి పదార్థాలను ఉపయోగించి

ప్రారంభం అయ్యింది కోలం డిజైన్లు వాటి సరళతను వాటి సరళత మరియు సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి ఈ కళా శైలులు కనుగొ కనుమరుగవుతున్న ప్రమాదంలో ఉన్నాయి ఎందుకంటే అవి చాలా సమయం మరియు నైపుణ్యం అవసరమయ్యే సంక్లిష్టమైన పద్ధతులను ఉపయోగిస్తారు ఈ కళా శైలులను సంరక్షించడానికి వాటిని నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెయ్యడానికి కొత్త తరాల వారసులను ప్రోత్సహించడం ముఖ్యం ఈ కళా శైలులను సంరక్షించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి కళాకారులకు శిక్షణ మరియు మద్దతు అందించడానికి ప్రోగ్రాంలను అభివృద్ధి చేయాలి కళా శైలుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కొన్ని కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు నిర్వహించడం మంచిది కళా శైలులను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగ సంస్థలు అనేక రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతైనా ఉందని నా అభిప్రాయం